పెయింటింగ్ను వృత్తిగా స్వీకరించడం అనేది ఒక గొప్ప నిర్ణయం ఇది ఒక కళారూపం మాత్రమే కాకుండా భావ్య వ్యక్తీకరణకు సృజనాత్మకతకు భావోద్వేగాలను ప్రదర్శించడానికి ఒక సాధనంగా మారుతుంది అయితే పెయింటింగ్ను వృత్తిగా స్వీకరించాలనుకునే వారికి కొన్ని ముఖ్యమైన అంశాలు అవకాశాలు మరియు సవాళ్ళు ఉంటాయి పెయింటింగ్ వృత్తికి అవకాశాలు పెయింటింగ్ను వృత్తిగా అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి కళాకారుడిగా ఎదగడం స్వతంత్ర కళాకారుడిగా మీ స్వంత చిత్రాలను గ్యాలరీల్లో ప్రదర్శించడం ద్వారా పేరు సంపాదించవచ్చు రెండవది కళా బోధకుడిగా మారడం కళాశాలలు ఆర్ట్ స్కూల్స్ లేదా ఆన్లైన్ ద్వారా పెయింటింగ్ కోర్సులు బోధించవచ్చు మూడవది కస్టమ్ పెయింటింగ్స్ తయారీ వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్ అవసరాలు కోసం కస్టమ్ పెయింటింగ్స్ తయారు చెయ్యడం ద్వారా ఆదాయం పొందవచ్చు నాలుగవది డిజిటల్ ఆర్ట్ మరియు ఎల ఇలస్ట్రేషన్ సాంకేతికత పెరుగుతున్నందున డిజిటల్ పెయింటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి ఐదవది ఆర్ట్ థెరపీ కళలను ఒక థెరపీగా ఉపయోగించి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సహాయపడే రంగంలో చేరవచ్చు ఆరువది కల్చరల్ ప్రాజెక్ట్స్ మరియు కమిషన్స్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మ్యునిసిపల్ ఆర్ట్ ప్రాజెక్టులు వాల్ పెయింటింగ్స్ మ్యూజియం ఆర్ట్ వర్క్స్ అవకాశాలు కల్పిస్తాయి పెయింటింగ్ వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళు పెయింటింగ్ వృత్తిలో వృత్తిగా కొనసాగించడానికి కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి ఒకటి స్థిరమైన ఆదాయం పొందడం రెండవది ప్రమోషన్ ఇంకా మార్కెటింగ్ మూడవది ప్రాముఖ్యత పొందడం నాలుగవది నాణ్యత మరియు క్రియేటివిటీ ఐదువది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పెయింటింగ్ను వృత్తిగా స్వీకరించాలనుకునే వారు కేవలం కళాత్ కళాత్మకతను మాత్రమే కాకుండా వ్యాపార ఆలోచనలను కూడా కలిగి ఉండాలి నేటి డిజిటల్ సోషల్ మీడియా ఆన్లైన్ ఆర్ట్ గ్యాలరీలు మరియు కమర్షియల్ ప్రాజెక్టులు ద్వారా కళాకారులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు నిజమైన అభిరుచి పట్టుదల మరియు కష్టపడే తత్వం ఉంటే పెయింటింగ్ను వృత్తిగా తీసుకోవడం గొప్ప నిర్ణయం